భారతదేశ రాజకీయాలు రాజకీయ పార్టీల గురించి నాకు సరైన ఉద్దేశం లేదండి ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంగా భారతదేశంలో రాజకీయ పాత్ర అన్నది చాలా ముఖ్యమైనది కానీ ప్రస్తుతం చూసుకుంటే రాజకీయ పార్టీల ప్రవర్తన ఎలా ఉందంటే ప్రజల గురించి ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవట్లేదు అలాగే ప్రతిపక్ష పార్టీలు చేసే ఆరోపణను దృష్టిలో ఉంచుకొని ప్రలోభాలకి లొంగి నిర్ణయాలు తీసుకుంటున్నాయి సరైన నాయకుడు ఎప్పుడైనా కూడా ఏ ప్రలోభాలకు లొంగకుండా ఎవరిని దృష్టిలో ఉంచుకోకుండా సరైన సమయంలో సమస్పూర్తిగా నిర్ణయాలు తీసుకోగలగాలి కానీ ఇప్పుడు ఈ కాలంలో రాజకీయ పార్టీలు ఎవరైతే అధికారంలో ఉంటున్నారో వాళ్ళు ప్రతిపక్షాలను తీవ్రంగా కించపరుస్తున్నాయి కానీ వాళ్ళు ప్రజల గురించి ఏమాత్రం ఆలోచించకుండా ప్రతిపక్షం మరియు అధికారపక్షాలు కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటేనే రాష్ట్రం మరియు దేశ భవిష్యత్తు బాగుపడుతుంది ప్రస్తుతం ఎవరి స్వార్థం వాళ్ళు ఎవరి రాజకీయ పార్టీ వాళ్ళది మంచిది ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్న అభిప్రాయంతో ముందుంటున్నారండి నాకు ఇప్పుడున్న రాజకీయ నాయకులలో నారా చంద్రబాబునాయుడు గారంటే చాలా అభిమానం అండి ఎందుకంటే ఆయన చాలా అభివృద్ధి చేశాడు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించి చాలా ప్రణయ్ ప్రణాళికలు చేసి ఐ టి పరంగా మనకు విజన్ ట్వెంటీ ట్వెంటీ అనేది ఆయన ఆచరణలో పెట్టడం వల్లనే ఇప్పుడు హైదరాబాద్ నగరం అనేది చాలా అభివృద్ధి చెంది ఎంతో మందికి ఉద్యోగ కల్పన జరిగిందండి ఆయన వలన దాని వలన చాలామంది ఉద్యోగాలు వచ్చాయి చాలా డెవలప్ కూడా అయింది మన హైదరాబాద్ అనేది ఇలాగే అయిన ప్రణాళికలు ఇంకా చాలామందికి ఉపయోగపడాలని నేననుకుంటున్నానండి ఆయనను ఒకవేళ నేను కలిసినట్లైతే ముందు ముందు ఇంకా ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే విద్యార్థులు నిరుద్యోగులది బాగుపడాలనంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది నేను ఆయనను అడుగుతానండి